కిచన్ ఫీల్డ్ సెల్లారా మాట్లాడేది మాకుఇట్లా మ్యారేజ్ అంటే పెళ్లి ఉంది నాకు పెద్ద పెద్ద యూటెసిల్స్ కావాలి అక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయా మాకు ఒక అట్లా వ హండ్రెడ్ కేజెస్ పట్టే భగవాన్ గిన్నెలు కావాలి మీ దగ్గర ఉన్నాయా మాకు మే ఫస్ట్ మే ఒకటవ తారీఖు వరకు కావాలి నేను నాలుగు రోజులు ఉంచుకుంటాను నాకు నాలుగు రోజులు కావాలి పర్లేదు ఐదు వందల ఒక గిన్నెకి నాకు అలా ఐదు ఆరు గిన్నెలు కావాలి పెద్దవి అలాగే చిన్న చిన్న చెంచాలు చిన్న చిన్న బకెట్ల లాంటివి కూడా కావాలి నాకు ఇంకా ఇంకా కావాలి నేను ఒకసారి లిస్టు పంపిస్తాను ఒకసారి మీ దగ్గర కూడా ఇంకా ఏమన్నా మంచి మంచి అవైలబుల్గా ఉంటే చెప్పగలుగుతారా ఇంకా

నాకు ఇలాంటివి కావాలి పెద్ద పెద్ద భగవాన్ గిన్నెలు ఒక హ హండ్రెడ్ కేజెస్ పట్టేవి ఒక ఐదు కావాలి ఫిఫ్టీ కేజెస్ పట్టేవి ఒక ఫోర్ కావాలి అట్లా చిన్న చిన్న చెంచాలు కావాలి పెద్ద మ్యారేజ్ అంటే పెళ్ళి ఈవెంట్ అంటే పెళ్లి ఇది ఉంది అన్నమాట నాకు కావాలి మీరు నాకు మే ఒకటవ తారీఖు వరకు ఇవన్నీ మా ఇంటికి పంపించగలుగుతారా అర్థం కాలేదు మాది ఇక్కడ నిజాంబాద్ జిల్లాలో మీరు మీరు ఇక్కడికి పంపిస్తాను అంటే మీరు డీటెయిల్స్ నాకు క్లారిటీగా చెప్తే నేను రాసుకుంటాను నేను కూడా నా డీటెయిల్స్ మీకు ఇస్తాను మూడు రోజులలో ఈ వస్తువులు కావాలి ఓకే సరే మీరు నేను మా డీటెయిల్స్ పంపిస్తాను మళ్ళీ